వేరే వేరే భాషల్లో పాడటం వేరు వేరు రకాలైన పాటలు వేరువేరు పదాలతో పాడటానికి ఏమి చేయాలంటే ముందుగా ఆ భాషలో ఉన్న పదాలు మనకు అర్థమయ్యే లాగా మన భాషలో ఆ పాటను వ్రాసుకొని అప్పుడు ఆ ఒక్క పాటని మనం కొన్ని వందల సార్లు సాధన చేస్తూ చేస్తూ ఉంటే ఆ పాట మనకి నోటికి వస్తుంది అప్పుడు మనం సులభంగా వేరే వేరే భాషల్లో ఉన్న పాటలు కూడా మనం ఎంచక్కా నేర్చుకోవచ్చు ఇలా మనం వేరే రకాలైన భాషల్లో ఉన్న పాటల పాటలని మన భాషలలో మనకు అర్థమయ్యేలా వ్రాసుకుని మనం వాటిని మనం వాళ్ళ భాషలో మన భాషలో ఉన్నట్టు చదివితే సరిపోతుంది